ఆయన మంచిగా ఆలోచించి ఈ నీళ్ళ దగ్గరికి మనమెందుకు పోవడం ఆ నీళ్ళే మన దగ్గరికి వచ్చేటట్టు చేసుకుందాం అని ఒక పైప్ లైన్ అనేది స్టార్ట్ చేసాడు స్టార్ట్ స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేస్తాడు రోజు తవ్వుతాడు తవ్వుతాడు అందరూ ఊర్లోకి పోరగానికి ఇదేం పని అని పిచ్చోడిలాగా చూస్తారు చసాక మళ్ళీ ఒక రోజు ఒక వన్ ఇయర్ ఏమో పడుతుంది వన్ ఇయర్ పట్టినాక ఆ వాటర్ అనేది డైరెక్ట్ ఆ చెరువు నుండి ఇంటికే మనకు వస్తున్నాయి సో అందరు ఏంతంటే తెలివి తెలివిగల్లోడు కదా అని ఒక ముందు చూపు అనేది ముందు చూపుగా ఆలోచించిండని అందరూ గ్రామీణ సభ సభ గ్రామీణ ప్రజలు అన్నారు సో అప్పుడు అందరూ ఆ గ్రామీణ ప్రజలందరూ ఈయనని చూసి ప్రతి ఒక్కరు ఈ ప్రతి ఒక్కరు ఇంటి ఇంటి నుండే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారది అప్పటినుండి ఆ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తిని చాలామంది ఒక గొప్ప దేవునిగా భావించుతారు సో